ఆంధ్రప్రదేశ్లో ట్రెక్కింగ్ చేయడానికి అయితే చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయండి అలాగే మంచిగా చూడటానికి కూడా ఇక్కడ దేవస్థానాలు పుణ్యక్షేత్రాలు అవి కూడా ఉన్నాయి అందులో నాకు నచ్చినవి నేను చూసినవి ఏంటంటే అహోబిళం దగ్గర అహోబిళం అండి కర్నూల్ డిస్టిక్లో ఉంటుంది ఇది నరసింహ స్వామి గుడి ఉంటుంది ఇక్కడ ఇది చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఫ్రెండ్స్తో పాటు వచ్చి ట్రెక్కింగ్ అనేది చేస్తూ ఉంటారు మేమైతే గుడికి వెళ్ళాము అక్కడ నేను చూసాను అదేంటంటే నిలువుగా ఒక కొండ ఉంటుందనమాట అది మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అది నిలువకొండా ఎక్కుతారు అనమాట ట్రెక్కింగ్ అది చేసినప్పుడు మనకు చెట్లు రాళ్లు దాని మీద నుండి నడుస్తూ ఉంటే వ్యూ అయితే చాలా బాగుంటుందండి అలాగే ఇక్కడ మంగళగిరి దగ్గర అయితే నండి పానకాలస్వామి దేవాలయం అనేది ఉంటుంది అదైతే చూడటానికి కూడా చాలా బాగుంటాది అక్కడ చుట్టుపక్కల మంచి స్థలాలు పార్కులు అవి కూడా ఉంటాయి ఆ దేవస్థానంలో కూర్చోడానికి కాని మనం ఆనందంగా పిల్లలతో ఆడుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ రామకృష్ణ మిశ్రమ ఆశ్రమం కూడా ఉందండి అలాగే చిన్న తిరుపతి ఏలూరులో ఉంటుంది అది కూడా మంచి ప్లేస్ అండి పెద్ద ప్లేస్ ఉంటుంది మనం మెట్లు ఎక్కడానికి అదీనూ చాలా బాగుంటుంది అలాగే ఇంకొకటి వచ్చేసి గండికోట అనమాట ఇది పెన్నానది దగ్గరకి వెల్ దగ్గరకి వెళ్ళటానికి అయితే ఉంటుందండీ ఆ కిందకి నది కిందకి వెళ్ళడానికి ట్రెక్కింగ్ చేయడానికి అనువుగా ఉంటుంది అనమాట ఇదైతే చాలా బాగుంటుంది అలాగే తలకోన వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది అది తిరుపతి దగ్గర్లో ఉంటుందనమాట ఇది పా వాటర్ఫాల్స్ అనేది చూడటానికే కాదండి మనం ట్రెక్కింగ్ చేయడానికి కూడా అక్కడ ఉంటుంది అనమాట బాగుంటుంది ఇంకా కదిరివనం అనేసి మనకి శ్రీశైలంలో ఉంటుంది అనమాట అంటే కదిరివనం కేవ్స్ అనమాట అవి అక్కడ మనం నడవడానికి చూడటానికి ఫోటోలు తీయించుకోవడానికి ఇంకా ఫ్రెండ్స్తో వె వెళ్ళినట్లయితే పిల్లలనేవాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట అలాగే మాకు ఇక్కడ కటికి వాటర్ ఫాల్స్ అని చెప్పేసి వైజాగ్లో ఉంటుంది అనమాట అది కూడా చూడడానికి చాలా బాగుంటుంది బొర్రా కేవ్స్ కూడా ఉన్నాయండి అది కూడా బాగుంటుంది ఇక్కడైతే మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పర్యాటక స్థలాలు ట్రెక్కింగ్ చేసేవి కూడా చాలా ఉన్నాయి అనమాట